తొమ్మిది లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఏడు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల ఆరు ఐదు వందలు ఏడు వేలు